నేను ఏంటంటే ముఖ్యంగా పాటల మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమని చెప్తానంటే వాళ్ళ గొంతు ఎప్పుడు మంచిగా నీట్గా స్పష్టంగా వచ్చేటట్టు చూసుకోమని అలాగే వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట కానీ ప్రతి ఒక్క భావం కానీ ప్రతి ఒకటి స్పష్టంగా వినసొంపుగా ఉండేటట్టు చూసుకోమని చెప్తాను అలాగే కొంతమందికి గొంతు బాగోనప్పుడు కానీ వాళ్ళు పాడలేకపోయిన టైంలో వాళ్ళకి ప్రికాషన్స్ కూడా ఇవ్వడం నేను స్టార్ట్ చేసి వాళ్ళని ఎలా అంటే ప్రతి ఒక్కరిని ఇప్పుడు వాళ్ళకి బాగాలేడు అని అంటే మిర్యాల పాలు అలాంటివి ఏమన్నా తాగండి మీరు కొంచం గొంతు క్యూర్ అయ్యిద్ది కూడా అని చెప్పి చెప్తాను అలాగే కొంత మంది అలా వంటి విషయం వల్ల గొంతు బాగోకపోవడం వల్ల ఆగిపోవడం వాళ్ళ ఆగిపోయిన వాళ్ళ అందరికి నేను ఇలా చెప్తాను అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఫ్యామిలీ బ్యాగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేక వెళ్ళని వాళ్ళకు కూడా ట్రై చేయండి ఫస్ట్ మీరు మ్యాక్సిమమ్ ట్రై చేయండి బర్డెన్స్ బర్డెన్స్ ఎప్పుడు ఉంటాయి ఫస్ట్ మీరు ట్రై చేసి మీరు సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పి చెప్తు ఉంటాను అలాగే వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తాను వాళ్ళు పాడే పాటలో కూడా ఏదైనా సరే తప్పు ఉంటే దాన్ని కూడా ఇప్పుడు ప్రతి ఒక జనం కూడా తప్పు పడుతున్నారు సో అలా అలా ఉంది కాబట్టి వాళ్ళని నేను స్పష్టంగా అలాగే క్లియర్ గా ఏదైతే పె ఎఫర్ట్ పెడదాం అనుకున్నారో ఆ ఎఫర్ట్ పెట్టమని చెప్పి చెప్పాలనుకున్నాను అలా అలా చెప్పి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ముందు అడుగు వేసేలా చేయాలి అనేది న్ నా ఆశ అలాగే అలాగే చేస్తు అలాంటి సలహాలు కూడా వాళ్ళకి ఇస్తు వాళ్ళని ఇంకా ఇంకా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాను